నమస్కారమండి మంచి సెల్ ఫోన్ కావాలండి అంటే కెమెరా బాగుండాలి అండి ఫో ఫోటోలు దిగడానికి బాగా మంచిగా ఉండాలి చెప్పండి ఎంత పడుతాయండి మంచి కెమెరా బాగుండాలండి అంటే నాకు ఫోన్ గురించి అంతగా తెలియదు ఎంతండి ఎంత పడుద్ది తగ్గించరా అండి ఈఎంఐ లాగా అండి ఎందుకు ఈఎంఐలో కొంచెం తగ్గించండి మరి అంత రేటంటే పెట్టాలి కదా అండి కానీ ఒకేసారి ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా అండి ఈఎంఐ కట్టి తీసుకుంటానండి నెలకు ఇంతని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కట్టాలా అండి

నెలకు రెండు వేలు నెలకు రెండు వేలు కడతానండి సరే అండి ఇచ్చేయండి ఫోన్

ధన్యవాదములండి